కచ్చితంగా ప్రజలు తమ సొంత తోటని నిర్వహించుకునేటప్పుడు ముఖ్యంగా తెగుళ్ళకు సంబంధించి ఎదుర్కొనే అత్యంత సాధారణ సమస్యలలో కొన్ని ఇక్కడ ఉన్నాయి ముఖ్యంగా వేసవి నెలల్లో తోటలలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది అవి మలేరియా డెంగ్యూ జ్వరం మరియు వెస్ట్ నెట్ వైరస్ వంటి వ్యాధులు ప్రసారం చేయగలవు దోమలను నియంత్రించడానికి మీరు క్రిమి యొక యొకర్షకాలను ప్రయోగించవచ్చు దోమ తెరలను అమర్చవచ్చు లేదా నైట్రోనెల్లా సిట్రోనెల్లా లావెంటర్ లావెండర్ మరియు మేరీ గోల్డ్ మరియు వంటి దోమల యొకరక మొక్కలను నాటవచ్చు తోటలలో దోషాలు కూడా సమస్య కావచ్చు కొన్ని సాధారణ తోట దోషాలలో అపిడ్స్ గొంగళి పురుగులు వీటిల్స్ మరియు స్లిగ్స్ ఉన్నాయి ఈ దోషాలు మొక్కలను వాటి రసాన్ని పీల్చడం వాటి ఆకులను తినడం లేదా వాటి మూలాల్లోకి గు గుచ్చుకోవడం ద్వారా వాటిని దెబ్బ తీస్తాయి దోషాలను నియంత్రించడానికి మీరు క్రిమిసంహారక సబ్బు వేప నూనె లేదా డయోటోమాసియాస్ ఎర్త్ ఉపయోగించవచ్చు మీరు చేతితో బొగ్గులను కూడా పెంచుకోవచ్చు లేదా లేదా లేడీ బగ్స్ లేదా స్ప్రేయింగ్ మ్యాట్రిసెన్సు వంటి ప్రయోజనకరమైన కీటకాలను విడుదల చేయవచ్చు తోటలలోకి కీటకాల సమస్య కూడా ఉంటుంది కొన్ని సాధారణ తోటలు కీటకాలలో చీమలు సాలె పురుగులు మరియు కందిరీగలు ఉన్నాయి ఈ కీటకాలు భాదించేవి లేదా ప్రమాద కరమైనవి కావచ్చు కానీ ఇవి చాలా అరుదుగా మొక్కలను దెబ్బతీస్తాయి కీటకాలను నియంత్రించడానికి మీరు క్రిమి సంహారక సబ్బు వేప నూనె లేదా డయోటమాటయస్ ఎర్త్ ఉపయోగించవచ్చు మీరు కుళ్ళిన పండ్లు లేదా కూరగాయల వంటి వాటి వారి ఆహార వనరులను కూడా తీసివేయవచ్చు ఈ తెగుళ్ళతో పాటు తోటలని ప్రభావితం చేసే అనేక ఇతర సమస్యలు ఉన్నాయి అవి బ్యాక్టీరియా శిలీంధ్రాలు లేదా వైరస్ల వల్ల వ్యాధులు రావచ్చు వారు వారు ఆకులు వదిలిపోయేలా చేయడం ఆకులపై మచ్చలు కనిపించడం లేదా పండ్లు కుళ్ళిపోవడం ద్వారా మొక్కలను దెబ్బతీస్తాయి వ్యాధులను నియంత్రించడానికి మీరు వ్యాధి నిరోధక రకాల మొక్కలను నాటవచ్చు పంట భ్రమణాన్ని అభ్యసించవచ్చు మరియు వ్యాధిగ్రస్తులైన మొక్కలను తొలగించవచ్చు నేలలో పోషకాలు సంవృద్ధిగా లేకుంటే పోషక ఆహార లోపం ఏర్పడుతుంది ఇది మొక్కలు నెమ్మదిగా పెరగడానికి పసుపు ఆకులను కలిగి ఉండటానికి లేదా చిన్న పండ్లు లేదా కూరగాయలను ఉత్పత్తి చేయడానికి కారణమవుతుంది పోషక లోపాలను సరిచేయడానికి మీరు మట్టికి కంపోస్ట్ లేదా ఎరువులు జోడించవచ్చు కలుపు మొక్కలను నీరు పోషకాలు మరియు సూర్యకాంతి కోసం మొక్కలతో పోటీ పడగలవు ఇవి తెగుళ్ళు మరియు వ్యాధులను కూడా కలిగి ఉంటాయి కలుపు మొక్కలు నియంత్రించడానికి మీరు చేతితో కలుపు తీయవచ్చు గుంటలను ఉపయోగించవచ్చు లేదా హెర్బిసైడ్ని చేయవచ్చు ఈ సాధారణ సమస్య గురించి తెలుసుకోవడం ద్వారా వీరు వాటిని నివారించడానికి మరియు మీ తోటను ఆరోగ్యంగా మరి ఉత్సాహ ఉత్పాదకంగా ఉంచడానికి చర్యలు తీసుకోవచ్చు